జీవితంలో చాలామంది ప్రజలు విలువైనదిగా భావించి విషయాలు ప్రేమ ప్రేమ అనేది ఒక వ్యక్తి యొక్క జీవితంలో అత్యంత శక్తివంతమైన శక్తులలో ఒకటి ఇది సంతోషం ఆనందం మరియు నమ్మకాన్ని కలిగిస్తుంది మరియ కష్ట సమయంలో మద్దతును అందిస్తుంది కుటుంబం కుటుంబం అనేది ప్రేమ మద్దతు మరియు సంబంధాల యొక్క ఒక నమూనా వారు మన జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు మరియు మనకు బలం మరియు నమ్మకాన్ని అందిస్తారు స్నేహితులు స్నేహితులు అనేది జీవితంలో భాగస్వామ్యం చేయడానికి మరియు ఆనందించడానికి ఒక మార్గం వారు మనకు వినడానికి మద్దతు ఇవ్వడానికి మరియు మన జీవితంలో సంతోషాన్ని తీసుకురావడానికి ఉన్నారు ఆరోగ్యం ఆరోగ్యం అనేది జీవితంలో విలువైనది ఎందుకంటే ఇది మనం ప్రపంచాన్ని అనుభవించడానికి మరియు మనం చేయాలనుకున్న దాన్ని చేయడానికి అనుమతిస్తుంది సంతోషం సంతోషం అనేది జీవితంలో విలువైనది ఎందుకంటే ఇది మనకు సానుకూల భావాలను మరియు అనుభూతులను అందిస్తుంది సంతృప్తి సంతృప్తి అనేది జీవితంలో విలువైనది ఎందుకంటే ఇది మనం చేసే పనులలో మరియు మన జీవితంలో మేము సంతోషంగా ఉన్నామని అనుభూతి చెందేలా చేస్తుంది చివరికి జీవితంలో ఏది విలువైనదో ప్రతి ఒక్కరూ నిర్ణయించుకోవాలి